బైకింగ్ అనేది చాలా తక్కువ మంది ఇష్టపడుతు ఉంటారు కానీ ఇష్టపడే ఇష్టపడే వాళ్ళు దాన్ని చాలా ప్రేమతో చేస్తుంటారు ఎందుకంటే బైకింగ్ చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది చాలా హాయిగా ఉంటుంది బైకింగ్ చేయడం అంటే వేగంగా వెళ్ళడం అని కాదు అలా తిరుగుతు ఉండడం బైకుల మీద వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం ఇలాగ చేస్తు ఉంటే మనకి కొత్త ప్రదేశాలు తెలుస్తాయి మనకు ఉన్న కష్టాలు అలాగే మనకు ఉన్న సమస్యల నుంచి కాసేపు దూరంగా ఉండటం వల్ల మన మనసుకు మెదడుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇది ఒక మంచి విషయం అందరు తెలుసుకోవాలి